నమస్కారమండి నా పేరు అరవింద్ నేను ఎల్లుండా అంటే రేపు కాక ఎల్లుండా నాకు అర్ధ రాత్రి పన్నెండున్నర ఒంటి గంట ఆ ప్రాంతంలో ట్రైన్ ఉందండి ఆ టైంలో ఏదైనా ట్యాక్సీ కానీ ఏదన్నా అందుబాటులో ఉంటుందా లేదా కనుక్కుందాం అని మీ ట్రావెల్స్కి ఫోన్ చేసానండి ఆయన ఏమో ఇక్కడికి రమ్మన్నారు అందుకే వచ్చానండి ఒకసారి కనుక్కుందాం అని అంటే ఎల్లుండి రాత్రే అర్ధ రాత్రి నన్ను మా ఇంటి దగ్గర నుంచి అంటే ఏలూరులో ఏమంటారు ఎస్సీ పేట నుంచి మేము రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలండి దానికి కొంచెం ఎంతవుద్ది అమౌంట్ ఆ టైంలో అస్సలు ట్యాక్సీలు ఉంటాయా ఉండవా ఉంటే కనుక నాకు కొంచెం సహాయంగా ఉంటుంది అండి అంటే ఆ టైంలో నేను వెళ్ళి ఒక వారం రోజులు దాకా మళ్ళీ రావడం కుదరదండి అందుకు ఇంటి దగ్గరే బండి ఉంటుంది నాకు అవునండి నాకు ఓ పన్నెండింటి నుంచి పన్నెండింటికి నేను ఇంటి దగ్గర ఉంటాను పన్నెండింటికి నాకు ఎక్కించుకుని పన్నెండున్నర కల్లా నన్ను రైల్వే స్టేషన్లో దింపేస్తే సరిపోతుంది అండి నాకు పన్నెండున్నర నుంచి ఒంటిగంట లోపు నా రైలు అనేది వస్తుంది నేను ఎక్కాల్సిన ట్రైను అవునండి అంటే బా ఆలస్యంగా ఉందండి ట్రైను అందుకనే ఇంత అడుగుతున్నాను అది ఏదైనా మీకు ఆ టైంలో ఎవరన్నా కుదిరిన వాళ్ళు ఉంటే కనుక ఆ సమయంలో కొంచెం పంపుతారని కొంచెం ఒక వంద రూపాయలు ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ నాకు కొంచెం అందుబాటులో ఉండేలా చూడండి అవునండి అదే మా ఇప్పుడు చెప్పాను కదండి ఏలూరులో ఎస్సీ పేట ఉంఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి నాకు ఒకసారి ఆ ఏలూరికి మా మా ఏరియాకు వచ్చి ఫోన్ చేస్తే నేను బయటకు వస్తాను అండి రోడ్డు మీదకి అక్కడ నుండి నన్ను అర్ధ రాత్రి అదే పన్నెండు చెప్పాను కదండి పన్నెండింటికల్లా నేను రెడీగా ఉంటాను పన్నెండింటికి నన్ను తీసుకెళ్లి స్టేషన్లో వదిలితే సరిపోతుంది ఎంత అవుతుంది అంటారు అండి ద ఐదు వందల దగ్గరే కదండి ఇక్కడే కదా సరే అండి అడ్వాన్స్ ఏమైనా ఇవ్వమంటారండి సరేనండి సరే సరే కొంచెం మర్చిపోకుండా అట్ట ఆ రోజు నాకు డ్రైవర్ ఫోన్ నంబరన్నా వాట్సప్ పెట్టండి కొంచెం అంటే వాట్సాప్ లేకపోతే ఇచ్చారనుకో నేను చేసి కనుక్కుంటాను అతనికి సరేనండి ఉంటాను అండి